పిల్లల చదువులు ఆన్లైన్లో వచ్చినప్పుడు నుంచి చాలా దుర్భర పరిస్థితుల్లో ఉన్నాయి పిల్లలకి ట్యాబులు ఇచ్చి ఇది సెల్ ఇచ్చి ఆన్లైన్ పేమెంటే వాళ్ళు సరిగ్గా టీచరు చెప్పి టీచర్ ఎదురుగుండా చెప్పి వినడానికున్నూ ట్యాబుల్లో వినేదానికి చాలా తేడా ఉంటుంది అప్పట్లో మేము టీచర్ చెప్పినవి మైండ్లో రికార్డు అయ్యేవి ఇప్పుడు కంప్యూటర్ సెల్లులు ద్వారా ట్యాబుల ద్వారా చెప్పడం వల్ల అది పెద్ద ఇంఫెక్ట్ అవ్వడంలేదు పిల్లలు చెడు దారిని పట్టాల్సి వస్తుంది ఈ సెల్లులు ఇచ్చినందు వల్ల వీళ్ళు ఇవి చూడకుండా వేరేది కార్యక్రమాలు చూసుకుంటున్నారు ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది ఆన్లైన్ చదువులు వచ్చినప్పుడు నుంచి పిల్లలు జీవితాలు నాశనం ఎక్కువ అవుతుంది తప్ప బాగుపడట్లేదు ఇది నా ఒపీనియన్